నాతో గొడవకు దిగుతున్నారు అయితే నేను ముందుగా ఐదు వందలే ఇస్తానని చెప్పాను మరి ఎందుకు మీరు వెయ్యి రూపాయలు అడుగుతున్నారుర అందువల్ల నేను మీకు డబ్బులు చెల్లించాను ఈ విషయాన్ని మీ యొక్క ఏజెన్సీకి తప్పకుండా ఫిర్యాదు చేస్తాను